నాకు చిన్నప్పటినుంచి కరాటే నేర్చుకోవాలి అని చెప్పేసి ఇష్టం అంటే నాకు నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అది నాకు ఒక పెద్ద కల ఒక నేను చెప్పుకోవటం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళని అందరిని అడిగేదాన్ని అనమాట నా నాకు ఇలాగ ఎందుకలా అనేది కావాలి నాకు ఇలా నేను కరాటే నేర్చుకుంటాను పెద్దయిన తర్వాత నేన్ సే నా సెల్ఫ్ సెక్యూరిటీ అనేది నాకు కావాలి సో నేను డిఫైన్ చేసుకుంటాను నాకు కరాటే నేర్పించమని చెప్పేసి ఇలా అన్నారు సో నేను చిన్నప్పటినుంచి కరాటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట ట్రావెలింగ్ లో కరాటే అంటే నిజంగా అమ్మాయిలకి అది అనేది చాలా టఫ్ ఎందుకంటే ఎగరాలి మొత్తం అన్ని చాలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది సో నేను ఆ టైం లో అయినా సరే నేను ట్రావెలింగ్ లో అంటే నేను ట్రైనింగ్ లో నేను చాలా కష్టపడ్డాను అంటే అప్పుడు మార్క్ అనేది నేను స్టార్టింగ్ లో చేయలేకపోయేదాన్ని అనమాట నేను మాస్టర్ తో చాలా తిట్లు కూడా తినేదాన్ని అలాగే మళ్ళీ నేను అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేను అలా టోర్నమెంట్స్ కి వెళ్తూ కరాటే టోర్నమెంట్స్ కి అలా వెళ్తూ వెళ్తూ నేను బ్లాక్ బెల్ట్ అనేది సంపాదించుకోవడమైతే జరిగింది నేను మంచిగా ఆడడం కూడా జరిగేదనమాట నేను బ్లాక్ బెల్ట్ నాకు కరాటేలో నేను నా చిన్నప్పటినుంచి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంతవరకు నేను కరాటే ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను చిన్నప్పటినుంచి కంటిన్యూ గా వెళ్ళేదాన్ని కాదు సో నాకు స్టడీ ఇటు ఈ కరాటే నాకు రెండు మేనేజ్ చేసుకోవడం వచ్చేది కాదు అనమాట సో అలా అని చెప్పి నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు అది నేర్చుకోవడం వల్ల నాకు నా సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేదే నాకు వచ్చింది అనమాట ఇంకా అంటే అమ్మాయిలకు అనేది అది అంటే చాలా కష్టం ఏమన్న అంటే ఎందుకంటే ఏమన్న ఫ్రాక్చర్స్ అవుతాయి ఏమన్న అని చెప్పేసి అనేవారు కానీ అలా ఉండేది కాదు అనమాట నాకు నాకు చాలా ఇష్టంగా నేను నేర్చుకున్నాను సో అందులో నేను నేను ఏదైతే అచీవ్ చెయ్యాలి అనుకున్నానో అందులో అది నేను అచీవ్ చేయడం అనేది జరిగింది అనమాట